నేను ట్రిప్గా వెళ్ళాలి అనుకుంటే నేనైతే స్నేహితులతో కలిసి గోవాకి వెళ్ళాలనుకుటున్నాను గోవా అనేది ఒక అద్భుతమైన ప్లేస్ అండి అక్కడ ఎలా ఉంటుందంటే బీచ్ ఉంటుంది సముద్రం ఉంటుంది పక్షులుంటాయి అన్నీ ఉంటాయి అందులోను ముఖ్యంగా అక్కడ ఆహారమనేది నాకు చాలా నచ్చుతుంది సముద్రం దగ్గర దొరికే ఆహారం ముఖ్యంగా చేపల గురించి చెప్పాలంటే అబ్బబ్బబ్బబ్బబో నాకు చాలా ఇష్టమండి చేపలంటే నాకు ట్రిప్కి వెళ్ళడం ఇష్టపడుతున్నా అంటే నేనది పక్కా స్నేహితునితోటే ఎందుకంటే స్నేహితులతో వెళ్తే ఫ్రెండ్స్తో వెళ్తే ఉంటుంది చూడండి ట్రిప్పు ఏ ట్రిప్ అయినా సరే అది ఒకరోజు కానివ్వండి రెండు రోజులు కానివ్వండి వారం కానివ్వండి ఎప్పుడైనా సరే స్నేహితులతో కలిసి ట్రిప్కెళ్తే అది ఆనందంతోనే ఉంటం మేము పక్కా ఉత్సాహంగానే ఉంటాం మేము మంచి అనుభూతుల్ని పొందుతాం కనుక స్నేహితులతో ట్రిప్ వెళ్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం నేనెళ్ళేదివి నాకిష్టపడేవి నేను స్నేహితులతోనే వెళ్తా అది చారిత్రకంగా కానివ్వండి ఎలాంటి ప్రదేశమైనా సరే స్నేహితులతో వెళ్తే ఆ ట్రిప్ అనేది ఆనందంగా ఉంటుందని ఆహ్లాదకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను నాకైతే సముద్రందగ్గరకెళ్ళడమే బాగా ఇష్టం ఎందుకంటే అక్కడ బీచ్ ఉంటుంది సముద్రం ఒడ్డున కూర్చొని అలా అలా స్నేహితులతో కూర్చొని ముచ్చట్లేస్తూ కూర్చొని తింటూ నచ్చినాహారం తింటూ మంచి పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేస్తే ఉంటుంది చూడండి అబ్బా వేరేలా ఉంటుంది అందులోనూ ఆలయాలకంటే ఆలయాలెళ్ళడం కూడా ఇష్టమే కానీ ఆలయాలకంటే ఇప్పటి రోజుల్లో మా ఫ్రెండ్స్ ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు సో నాక్కూడా పెద్దగా ఆసక్తి లేదనమాట ఆలయాలకు వెళ్ళడం కానివ్వండి అలాంటివి పెద్దగా ఆసక్తి లేదు కానీ సముద్రానికి వెళ్ళడం అయితే సముద్రం దగ్గర అలా వెళ్ళి సముద్రం ఒడ్డున కూర్చోని ఎగసి పడుతున్న అలల్ని చూస్తూ సముద్రాన్ని చూస్తూ చూస్తూ కూర్చొని స్నేహితులతో ముచ్చట్లేస్తూ తింటూ అక్కడ ఎంజాయ్ చేసేలాగా ఉంటే వెళ్ళాలనే అనుకుంటా మతపరమైన ప్రదేశాలకైతే మతపరమైన ప్రదేశాలకి మ్యాగ్జిమం వెళ్ళద్దనే అనుకుంటా నేను కానీ ఆలయాలకైతే వెళ్తా ఎవలితో వెళ్తా అంటే ఆలయాలకి ముఖ్యంగా ఇంట్లో వాళ్ళతోనే వెళ్తా మా ఇంట్లో సభ్యులతో కుటుంబసభ్యులతో ఆలయాలకు వెళ్ళడం నాకు చాలా ఇష్టం మరియు చెప్పాల్సిందేందంటే ముఖ్యంగా నాకు బంధువుల ఇంట్లకు వెళ్ళడం అంటే అస్సలు ఏ రకంగా కూడా ఇష్టం గానీ ఆసక్తి గానీ లేదు బంధువుల ఇళ్ళకి వెళ్తే ఏముంటుందండి అవే ముచ్చట్లు ఎలా ఉన్నావు అంటారు ఎలా ఉన్నానంటరు అన్నీ అడుగుతారు నా నేను ముఖ్యంగా అసలు బంధువుల ఇళ్ళకెళ్ళడం వంటివి అస్సలిష్టపడను అవస్సలు నచ్చదు నేను వెళ్ళాలనుకుంటే మాత్రం సముద్రాలకి బాగా కొండలు సముద్రాలు ఇలా ఉన్న ప్లేసెస్కి మాత్రం వెళ్ళడానికి ఇష్టపడతా అదికూడా ఫ్రెండ్స్తో మాత్రమే అండ్ నేను బాగా ఇష్టపడే ప్లేస్ అయితే గోవా గోవా అనేది నాకు నాకు ఎప్పటినుంచో ఉన్న ట్రిప్కి వెళ్ళాలనున్న ఒక ప్లేస్ అనమాట అది అక్కడికి వెళ్ళాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా నా నలుగురు స్నేహితున్నరు నా స్నేహితులతో కలిసి వెళ్తా ఖచ్చితంగా వెళ్తా సముద్రం దగ్గరకే వెళ్తా ఆ ప్రదేశానికి వెళ్తా అంతేకాక ఇప్పుడు కొండలంటున్నారు కదా కొండలనేవి పర్వతాలనేవి గూడా నాకు బాగా నచ్చుతాయి కానీ పర్వతాలంటే నాకు భయం ఎత్తయిన పర్వతాల్ని చూస్తే భయమవుతుంది కనుక నే క అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు అదే ఎగిసిపడే అలల దగ్గర సముద్రాల దగ్గర నాకెందుకో ప్రశాంతత దొరుకుతుంది ప్రశాంతంగుంటా నేను సముద్రాలదగ్గరకెళ్తే ఎందుకంటే నాకెందుకో తెలీదు చిన్నప్పట్నుంచి సముద్రాల అంటే చాలా పిచ్చి సముద్రాల దగ్గరకెళ్ళి కూర్చోడం బీచ్లల్లో వెళ్ళి కూర్చుంటే ఏదో ప్రశాంతత తెలియని ప్రశాంతత దొరుకుతుంది నాకు కనుక నాకెప్పుడైనా సరే స్నేహితులతో ట్రిప్కి వెళ్తే ఖచ్చితంగా ప్రదేశాలకి సముద్రాలదగ్గరకెళ్ళి కూర్చుందామనే చూస్తుంటాను నేను వీలైనంత వరకు అదే ఒకవేళ కుటుంబ సభ్యులతో వెళితే ఆలయాలకెళ్ళి దేవుడిని దర్శించి రావడానికి ఇష్టపడతాను ముఖ్యంగా కుటుంబ సభ్యులతో దేవాలయాలకి మాత్రమే వెళ్తాను ఏ బంధువుల ఇళ్ళకి వెళ్ళడానికి నేను ఇష్టపడను నాకు నచ్చదు వెళ్ళను కూడా ఎందుకంటే బంధువుల ఇళ్ళకి వెళ్ళడం నాకు ముఖ్యంగా ఆసక్తి లేదు స్నేహితులు ఉంటే ఎక్కడికైనా వెళ్తా ఆ ఆలయాలకి కానివ్వండి ఎక్కడికైనా కానివ్వండి వాళ్ళు తీసుకెళ్తే ఎందుకంటే వాళ్ళతో వెళ్తే ఖచ్చితంగా నేను ఆనందంగా ఉంటా మంచి అనుభూతులు పొందుతా సో నేనేం అనుకుంటున్నానంటే ఒక ట్రిప్కి ఎక్కడికైనా వెళ్దామనుకుంటే నేనైతే సముద్రం దగ్గరకెళ్ళడమే ఇష్టపడతా అది కూడా స్నేహితులతో మాత్రమే స్నేహితులతో సముద్రం దగ్గరకెళ్ళడాన్ని నేనిష్టపడతా అంతే గానీ ఇప్పుడు ఎవరితోనో వెళ్ళాలంటే నా వల్ల కాని పని ఇప్పుడు కుటుంబ సభ్యులతో సముద్రానికెళ్ళడమంటే అక్కడంతా ఆహ్లాదకరంగా ఉండదు నాకు తెలుసు ఎందుకంటే స్నేహితులు స్నేహితులే ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళే సో సముద్రానికి వెళ్ళడానికి ఇష్టపడతా